రాజకీయాలో యువత భాగస్వామ్యం వల్ల ప్రజాస్వామ్య భవిష్యత్తును తీర్చిదిద్దగల అనేక ప్రయోజనాలు ఉన్నాయి తాజా దృక్పదాలు మరియు ఆవిష్కరణలు యువత రాజకీయ రంగానికి కొత్త ఆలోచనలు మరియు దృక్పదాలను తీసుకొ తీసుకు వస్తారు ఇది సమకాలిన సమస్యలకు విన్ వినూత్న పరిష్కారాలకు దారితీస్తుంది పెరిగిన రాజకీయ నిబంధత యువవోటర్లు నిమగ్నం చేయటం వల్ల రాజకీయ భాగస్వామయానికి జీవితకాల నిబంధిత పెంపొందుతుంది రాజకీయంగా చురుకైన మరియు స సమాచారం ఉన్న పౌరులను పెంపొందిస్తుంది ఉద్భవిస్తున్న సమస్యల ప్రాతినిధ్యం యువత తరచుగా ఉద్భవిస్తున్న సామాజిక మరియు రాజకీయ సమస్యలలో ముందంజలో ఉంటారు వాతావరణ మార్పు డిజిటల్ హక్కులు మరియు విద్యా సంస్కరణలు వంటి కీలక అంశాల దృష్టిని ఆకర్షించేలా చేస్తారు ప్రజాస్వామయాన్ని బలోపేతం చేయటం ఎన్నికలలో యువతను చేర్చటం వల్ల ప్రజాస్వామ్యాలు మరింత ప్రాతినిధ్యం వహిస్తాయి